చెన్నై సూరత్ ముంబై ఆగ్రా పూనే పాట్నా ఢిల్లీ అహ్మదాబాద్ కోల్కత్తా జైపూర్ నాగ్పూర్ పూనె కంపూర్ అస్సాం గోవా హర్యానా కేరళ చిత్తూర్ తిరుపతి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అనంత అరుణాచల్ప్రదేశ్ ఏలూరు కడప నెల్లూరు గుంటూరు అరుణాచల్ప్రదేశ్ ఉత్తర్ప్రదేశ్ హిమాచల్ప్రదేశ్ జమ్మూకాశ్మీర్ జోహర్లాల్ మణిపూర్ ఒడిస్సా తమిళనాడు